నమస్తే మా నేను ఇక్కడ బయట ఆంధ్రా నుంచి వచ్చాను ఏది అక్కడ అడిగితే ఈ రజిత రెస్టారెంట్కి పోండి చాలా మంచి టేస్టీ ఫుడ్ ఉంటుంది అని చెప్పారు నేను ఇక్కడ హైదరాబాద్ తిరగటానికి వచ్చినాను అయితే ఏమేమి వంటకాలు ఇక్కడ తెలంగాణ స్పెషల్ ఏమేమి ఉంటాయి మీ దగ్గర అంటే

అన్నీ తెలంగాణ స్పెషల్ ఇవ్వి అచ్చా అవునా వెజిటేబుల్ వెజిటేరియన్ కూడా ఉంటుందా ఏమేమి ఉన్నాయి వెజిటేరియన్లో

ఓకే అయితే ఇప్పుడు స్పెషల్ రెడీగా ఏం ఉంది బాగా నాన్వెజ్లో

చేపల పులుసు కూడా తెలంగాణ స్టైల్లో చేసినవవి ఏం చేప ఏం చేప కూర

సరే అయితే నాకు ఒక నాకు బగారా రైస్ కూడా ఉందా నాకు ఒక నాకు ప్లేట్ బగారా రైస్ ఈ తెలంగాణ మటన్ కర్రీ అన్నావు కదా అది చేపల వేపుడు నాకు సర్వీస్ కావాల

టైమ్ పడుతుందమ్మా సరే సరే ఓకే మంచిదమ్మ